తెలుగు భోజనం గతంలో సాంప్రదాయ రుచులతో నిండిన ప్రత్యేకమైన వంటకాలతో ఉండేది అయితే కాలానుగుణంగా జీవనశాలి మార్పులతో వేగవంతమైన ఆహార పూలవాట్లు పెరిగాయి ప్రస్తుత రోజులు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకో ఉంచుకుని కొంత మార్పు వచ్చిన పండుగ ప్రత్యేక సందర్భాల్లో సాంప్రదాయ వంటలు ఇంకా కొనసాగుతున్నాయి నాకైతే తెలుగు వంటకం చాలా ఇష్టం అవి ఆరోగ్యకరంగా రుచికకరంగా ఉంటాయి